నేను మా టీవీ సౌండ్ సరిగా రావట్లేదని చెప్పి ఆరు నెలల క్రితం ఫిలిప్స్ అనే కంపెనీ మీద హోమ్ థియేటర్ కొన్నాను అది చాలా బాగా వస్తుంది ఏమన్నా మూవీస్ చూసినా థియేటర్లో చూసినట్టు అనుభూతి చెందుతుంది అది కాదు ఐదు వేలు పెట్టి కొన్నాను ఇప్పటికి ఇంకా ఏమి పాడు అవ్వలేదు ఏ రిపేరు కూడా రాలేదు చాలా బాగా వస్తుంది హోమ్ థియేటర్ కూడా చాలా బాగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది